నేను చిన్నప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని కాని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతో హ్యాపీగా వెళ్లేదాన్ని మా అమ్మ వాళ్ళందరూ నాక్కావాల్సినదంత తీయించేవాళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంతా ఎంతో ఎంజాయ్గా ఆడుకునే వాళ్ళము తిరిగే వాళ్ళము ఇంటికొస్తే పూలు కట్టి దాన్నెత్తుకొని పోయి అమ్ముకొనొచ్చి మాకు చాలా కష్టాలుండేవి అప్పుడు కూడా కానీ మేము ఆరు మంది అమ్మాయిలము మా అమ్మకి ఇద్దరు అబ్బాయిలు చాలా బాగా ఉండేవాళ్ళం కానీ నేనే చిన్నదాన్ని చిన్నదాన్ని కాబట్టి నాక్కావల్సిందంతా తీర్చేవాళ్ళు వాళ్ళు ఏదడిగినా కాదు లేదు అనేవాళ్ళు కాదు కానీ నేను ఏడిస్తే మాత్రం వాళ్ళు తట్టుకునేవాళ్ళు కారు ఏదిగా ఏదైనా కానీ నీకేంకావాలమ్మా ఏం కావాలమ్మా అనేవాళ్ళు అంతేగాని ఏదైనా చాలా బాగా అందంగా తల దువ్వి అన్నిటికి స్కూల్కి బాగా పంపించారు బుక్స్ కావాలంటే వెంటనే తెచ్చిచ్చేవాళ్ళు మా అన్న అయితే అంత బాగుండేవాళ్లు అట్ల అట్ల నేను పెరిగేదాన్ని మా అక్క వాళ్ళు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు ఆ తర్వాత కొద్దిరోజుల తర్వాత నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నేను చాల బాగుండేవాళ్ళం మా ఊరు ఒక పెద్ద విలేజ్ నేను టౌన్ నుంచి వచ్చేదాన్ని టౌన్లో ఉండి పెరిగి వీల్ ఒక విలేజ్ కొస్తే చాలా కష్టంగా భాదగా ఉండేదాన్ని కానీ కొద్దిరోజుల తర్వాత అలవాటైపోయింది మళ్ళా ఎప్పడు చాల బాగుంది కానీ నాకు పిల్లలు పుట్టారు ఐదు మంది అమ్మాయిలు నాకు వాళ్ళు చదువుకునేదానికి చాల కష్టపడ్డాను మిషన్ కుట్టాను మిషన్ కుట్టి వాళ్ళని చదివిపిచ్చి చదివిపిచ్చడానికే నా రెక్కల కష్టమంతా నా నెత్తర అంతా పిండాను మా ఆయన కూలి పని చేసుకునే ఆయన పోయ్ పని చేస్తాడు పోయ్ పని చేస్తే వాళ్ళు అప్పటిగా అప్పట్లో నూట యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి మేము మాములుగా ఎదో ఒక పని చేసుకుంటూ అత్త వాళ్ళు మామ వాళ్ళు మా బావోళ్ళు మా తోడు కోడళ్ళు అందరు ఉండేవాళ్ళు చాల కష్టపెట్టిచ్చినారు అప్పుడేమో సపరేట్గా వెళ్ళిపోయి మేము చాల ఏడ్చుకునేదాన్ని నేనొక్కటే ఏం తెలీదు నాకు నేను చిన్నదాన్ని కాబట్టి నాకేం వంటలు తెలీవు అప్పుడు మళ్లీ మళ్లీ పక్కనుండే వాళ్లంతా ఎంకరేజ్ చేసి నన్ను నాకు చాలా బాగా నేర్పిచ్చారు ఇదిలా చేసుకో ఇలా చేసుకో బిడ్డను ఇలా చూసుకో అని అప్పుడు మళ్ళా పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత అమ్మోళ్ల ఇంటికెళ్లి హ్యాపీగా ఉండేసి మళ్లీ పిల్లలు పా పాపని ఎత్తుకొని వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ బాబు పుట్టలేదు బాబు పుట్టలేదని ఒకే కంప్లైంట్ నన్ను చాల బాధపెట్టించారు మళ్లీ నేను మా ఊరి గుడికి వెళ్లేదాన్ని వెళ్లి అమ్మా తల్లి నాకు ఒక మగ బిడ్డనివ్వు అని అడిగేదాన్ని కానీ ఆ అమ్మ నాకు అమ్మయిల్నే ప్రసాదించిందే కానీ నాకు ఒక్క మెగా బిడ్డను కూడా ఇవ్వలేకుండా పోయింది ఆమె ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని ఆమె గుడే తిరుగుతానే ఉన్నాను నేను తిరిగి తిరిగి తిరిగి ఆ తర్వాత నాకు మళ్లీ పాపే పుట్టింది అలాగ నాకు ఐదు మంది అమ్మాయిలు పుట్టారు వాళ్ళు ఇప్పుడు చాలా ప్రయోజకులయ్యి చాల కష్టంతో చాల బాధగా నేను వాళ్ళను పెంచాను నాకొక ఫ్రెండ్ ఉండే అతను నాకు హెల్ప్గా ఉండేవాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అతను ఎంతో అయ్యో అమ్మాయిలు ఇలా ఉండాలా ఇలా ఉండాలా ఇలా పెరగాలా ఇలా ఉండాలి ఒక్కరితో మనకి ఏం పని చదివి పైకి రావాలా చదివి వాళ్ళు జాబ్ చెయ్యల్లా జాబ్ చెయ్యలా అని వాళ్ళు కష్టపడి నేను కష్టపడి మా ఆయన కష్టపడి ఫ్యామిలీ చాలా ఫ్రెండ్లిగా ఉండే వాళ్లు ఒక గుడికి వెళ్ళేవాళ్ళం అన్ని ఎక్కడికెళ్లినా అందరం వెళ్ళేవాళ్ళము వచ్చేవాళ్ళము వెహికల్ తీసుకొని అందరం వెళ్ళి చూసుకొని వచ్చేవాళ్ళం అలా అలానే ఉండి పెరిగారు ఇప్పుడు మా పెద్దమ్మాయి సెన్స్ లో జాబ్ చేస్తా ఉన్నింది టెన్ ఇయర్సుగా ఫోర్ ఇయర్స్ తర్వాత మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను ఇప్పుడు ట్యువల్ ఇయర్స్ అయ్యింది ఆ అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు వాళ్ళు వచ్చినప్పుడు పండుగలు చాలా బాగుండేవాళ్లు వస్తారు వెళ్తారు అలాగ రెండో అమ్మాయి ఎమ్ఎస్ ఫిజిక్స్ చేసింది మూడో అమ్మాయి బిఎస్సి నర్సింగ్ చేసింది నాలుగో అమ్మాయి ఎమ్సిఎ చేసింది ఇంకా ఐదో అమ్మాయి అంటే ఇప్పుడే డిగ్రీ లేట్గా పుట్టింది కాబట్టి డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ అమ్మాయ్ అందరు హ్యాపీగానే ఉన్నాం ఇప్పడు ఏ లోటు లేకుండా నా పిల్లలని అంత బాగా చూసుకున్నాం మా ఫ్యామిలీ ఫ్రెండ్ అతను కానీ ఏం కావాలి ఏమి అని ఎప్పుడు చూసినా అడిగేవాడు వాళ్ళకి ఫ్యామిలీ ఉండేది వాళ్ళు మేము అందరం కలిసి మెలిసి బాగనే ఉండేవాళ్ళం ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కడికి రావాలన్నా అన్నిట్లోనూ పిల్లల్ని మంచిగా చూసుకునేవాళ్ళు వాళ్ళు ఎంత ఇదిగా ఉండేవాళ్ళంటే అంత ఇదిగా ఉండేవాళ్ళు మమ్మల్ని అంత ఫ్యామిలీ ఫ్రెండ్గా చూసుకునేవాళ్ళు మా ఆయన అంటే ఇంకా పనికెళ్తారు వస్తారు ఆయన నేను ఇద్దరం చాలా హ్యాపీగా గడిపేవాళ్ళం పిల్లలతో వాళ్ళు కాలేజ్ కెళ్ళొచ్చినా ఇప్పుడు జాబులు చేస్తున్నారు కాబట్టి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు నాకు కష్టం లేకుండా చేసుకోవాలన్నా కానీ నేను ఇప్పటికి కూడా నేను చిన్నప్పుడు కష్టాన్ని నేను మర్చిపోలా ఇప్పటికీ నేను పూలు కట్టుతూనే ఉన్నాను నా కష్టమనేది వాళ్ళకి ఒక భాగంగా పెట్టాలి వాళ్ళని బాగ చూసుకోవాలి మనము అనేవిధం పోతూనే ఉన్నాను వాళ్ళు కానీ మన ఇల్లు ఇలా ఉండాలి మనం అందంగా ఉండాలి మనం ఇన్ని రోజులు కష్టపడ్డాము ఎలా కష్టపనము మన అమ్మ ఇంకా ఎందుకు ఇంత కష్టపడాలి మన నాన్న ఎలా చూసుకోవాలి వాళ్ళెంత బాగుండాలి అనేది పిల్లలు చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి జీతాలనేది పెరగలేదు వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు నాతోపాటు కష్టపడతానే ఉన్నారు ఉండేది తింటున్నారు ఇది కావాలమ్మా అని అడగరు కానీ నేను వాళ్ళకి ఇది కావాలి అని అడిగేతాళికే అన్ని తెచ్చిపెట్టే దాన్ని కానీ నేను మిషన్ కుట్టుకుంటా మా ఆయన ఎదో హెల్పింగ్ గా కూడా ఆయన లేనిది మనం లేదు కదా ఆయన నాకు చాలా వరకు బాగ చూసుకుంటారు ప్రేమతో చాలా ప్రేమతో నాకిష్టమైన పూలు కొనిపెడతారు ఏం కావాలి ఏం కావాలి అని ఫోన్ చేసి అడుగుతారు నీకేంకావాలి ఏం తేవాలి ఇది తింటావా దోశ తింటావా లేదు పకోడా కావాల్నా ఇంకేమన్న కావాల్నా ఇంటి వస్తువులు ఏమన్న కావాల్నా అని అడిగి చెప్పి నాకు తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పటికి ఆయన పోతూనే ఉన్నాడు పనికనేది నిలువకుండా పోతానే ఆయనకీ కూడా హెల్త్ సరిలే నాకూ బ్యాక్ పెయిన్ ఏం చెయ్యాలో అర్ధం కావటంల కానీ పిల్లల పాటికి పిల్లలు కష్టపడుతూనే ఉన్నారు ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చాలా హ్యాపీగా గడుపుతున్నారు వచ్చే కొంచం జీతంతో అయినా కూడా మన అమ్మా నాయిన్ని బాగా చూసుకోవాలి మన ఇల్లు పెద్ద ఇల్లులాగా చూసుకోవాలి చిన్న ఇల్లు ఇల్లే మనం పెద్దఇల్లుగా చేసుకోవాలని అప్పు చేసి మేము ఇల్లు కట్టుకున్నాం కొద్దిగా ఆ అప్పుని ఇప్పుడు కొద్ది కొద్దిగా నాకు సంగం ఒకటుండేది ఆ సంగం తరుపున వాళ్ళు అంతో ఇంతో ఇచ్చేదాంతో నేను ఇల్లు రెడీ చేశాను ఇల్లు రెడీ చేసినాక అబ్బా మన ఇల్లు ఇంత బాగుందా అని పిల్లలు చాలా మురిసిపోయేవాళ్లు చాలా మురిసిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళకొచ్చే జీతంలో ఈ సంఘానికి కట్టుకుంటున్నారు వాళ్ళతో పాటు నా నా సంపాదన ఏమిరా అంటే ఎదో నా వల్ల అయింది ఒక జాట్ కుట్టుకుంటాను పూలు కట్టుకుంటాను ఆ వచ్చేదాంతో అందరం కలిసి సంఘాలు కట్టుకుంటాన్నం మా అక్క వాళ్ళు చాలా అద్భుతంగా చెల్లెలు కదా చిన్న చెల్లెలని నన్ను చాలా అందంగా చూసుకునేవాళ్ళు ఏం కావాలన్నా ఇచ్చేవాళ్ళు ఇంతఎదిగిన మేం సెలవలికెళ్తే గుడికెళ్లే వాళ్ళం కాణిపాకం అర్ధగిరి అట్లా ఊరికెళ్ళి టెన్ డేసు వన్ మంత్ కూడా ఉండేసి ఆడ చేన్లు గుడులు అక్క చేసే వంటలు కానీ అంతా చాలా బాగుండేది మేము అక్కా చెల్లెలు అనుకోము అందరం ఒకటిగానే ఉండి ఒకటి గానే పుట్టి పెరిగి ఎంత బాగుండే వాళ్ళమో ఇప్పుడు చిన్నచిన్న గొడవలు ఎదో హెల్ప్ చేస్తావుంటారు కదా ఆ హెల్ప్ వల్ల గొడవలు వస్తాయి ఆ గొడవల్లో కూడా మళ్ళా మంచిగా మేమందరం కలిసిమెలిసి బాగున్నాము అమ్మాయిలకి మ్యారేజ్ చెయ్యాలి అని వాళ్ళు ఒకే పట్టుదలగా ఉన్నారు మేము చెయ్యాలి అని మ్యాచెస్ చూస్తానే ఉన్నాను కానీ పిల్లలకు నచ్చితేనే నేను చేస్తాను లేదంటే లేదు అలాగ ప్రాసెస్ జరుగుతానే ఉన్నది ఇంకా కానీ నేను అక్క వాళ్ళు అందరం అప్పుడప్పుడు పిక్నిక్లాగా బయటెళ్ళే వాళ్ళం ఊటీ కొడైకెనాల్ ఇట్ల తంజావూరు పళని తమిళ్నాడు అంతా కూడా చూసేవాళ్ళం మహాబలిపురం ఇవన్నీ చూసి మేము చాలా ఎంజాయ్ చేసి అక్కడ సారీస్ కొనుక్కున్నాము కొన్నాక శ్యారీ ఒకరికొకరు నచ్చింది కట్టుకొని ఫొటోస్ తీసుకున్నాము పడవలో వెళ్ళాము ఆ తర్వాత అందంగా బా దీంట్లో వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఎంత ఖుషీగా వచ్చే వాళ్ళమో మేము అంత హ్యాపీ నెస్గా బాగా అందంగా వచ్చావాళ్ళం కానీ అక్క వాళ్ళు అప్పుడప్పుడు నీకేంకావాలి ఏం నీకు పూలు అంటే చాలా ఇష్టం ఏం పూలు అంటే మల్లెపూలు సెంటు జాజులు కానీ కనకాంబరాలు కానీ చాలా వాసనైన పూలే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత నేను అక్కడ పిక్నిక్కెళ్ళినప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకున్నాను చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత అలా అక్కడా ఊటీలో ఒక చోట డ్యాన్స్ చేసేదాన్ని డ్యాన్స్ చేసి అంతా క్లాప్స్ కొట్టి చాల బాగా చిన్నప్పుడే నాకు ప్రయిజులిచ్చేవారు శ్రీకాళహస్తిలో నేను ప్రోగ్రామ్ ఇచ్చాను రేణిగుంటలో ఇచ్చాను ఆ తర్వాత చెన్నైలో ఒకసారి ఇచ్చాను అందంగా ఉంది బాగ చేస్తున్నావని నాకు ప్రయిజ్ ఇచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారు ఎంతో బాగా చేసేదాన్ని నేను మా ఇంట్లో నేను అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి చాలా చాలా హ్యాపీగా చూసుకున్నారు ఇప్పుడు నేను నా పిల్లలు అందరము

దానికి అప్పుడు ఏం చెయ్యల్లంటే వాళ్లతోపాటు ఆడుకుంటా ఉంటే మేము నేను చిన్న పిల్ల చిన్న పిల్లదాన్ని అయిపోయినట్టుగానే ఫీలింగ్ నాకు అయినా మన పిల్లలొచ్చినారు మనం బాగుండాలి అని చాలా బాగా ఆడుకుంటూనే ఉంటా ఉన్నా కానీ ఎం చేయాలో తెలియటంలే మాకు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం